మన తెలంగాణ రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లాలో మన సంగారెడ్డి జిల్లాలోని అన్ని అన్ని రకాల క్రీడా క్రీడాలు స్థానిక క్రీడలు అన్ని రకాల క్రీడలు పాల్గొంటారు విద్యార్థులు మరియు పెద్దవాళ్ళు ముప్పై సంవత్సరాలలోపు ఉన్న విద్యార్థులు కానీ యువకులు యువతులు అందరు పాల్గొంటారు ఇక్కడ మన సంగారెడ్డి జిల్లాలో వచ్చేసి చాలా మంది యువకులు యువతులు దేశస్థాయి ఆటలలో పాల్గొ పాల్గొన్న ఒక ఎక్స్పీరియన్స్ కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది జనాలకి ఇక్కడ ఇక్కడ వచ్చేసి చాలా రకాలుగా కానీ స్విమ్మింగ్ కానీ టెన్నిస్ కానీ క్రికెట్ ఆటలు క్రికెట్ మరియు కబడ్డీ ఇట్లాంటివి చాలా ఆటలలో జనాలు చాలా ముందుంటారు ఇక్కడ విద్యార్థులు కూడా చాలా ఉత్సాహం చూపిస్తారు దీనివల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయి ఉంటాయి మనకి ఫిజికల్లీ ఫిట్గా ఉండటం కానీ ఇట్లా రోజూ ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ చేసి రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి ఒక వన్ కిలోమీటర్ టు కిలోమీటర్స్ ఉన్న యువకులు అందరు కలిసి లేకపోతే ఒక్కొక్క గుంపు గుంపుగా మన మన డిస్ట్రిక్లోనే ఉన్న యువకులు అందరూ కలిసి ఒకటేసారి రోడ్ మీదకి వెళ్ళి రన్నింగ్ చేసుకుంటూ మళ్ళీ వచ్చి కబడ్డి ఆటనైనా ఎదో ఒకటి రోజు మార్నింగ్కి ఒక ఆట ఈవెనింగ్కి ఒక ఆట జనాలలో మమేకమై పోతూ పెద్దవాళ్ళు చిన్నలు అందరూ ఒక ఒక్కరు అంపైర్గా నిర్ణయం తీసుకుంటూ మరొకరు ఇట్లాంటివి సామాజిక వర్గాలలో అన్ని కులా అన్ని కులాలవారు అన్ని మతాలవారు కలిసి ఒకటే ఒకటే చోట ఆడుకుంటుంటే ఒక మంచి ఏక భావనతోనే అందరు కలిసిమెలిసి ఉన్నట్టు మనకి ఫిజికల్లీ కానీ మెంటల్లీ కానీ ఎట్లాంటివి ఆలోచన లేకుండా ఫిజికల్గా స్ట్రెస్ ఉన్నా కానీ మెంటల్ స్ట్రెస్ కానీ అన్నీ ఒకటే సారి చాలా ఫ్రీగా రిలాక్స్ అనిపిస్తుంది ఇక్కడకి వచ్చేసి మనకి ఈ క్రీడ అనే కాకుండా వినోద కార్యక్రమాలు సమాజ సంప్రదాయాలు కానీ కార్యక్రమాలు అంటే మనకి సంక్రాంతి కావచ్చు ముగ్గుల పోటీ కానీ దసరా రోజు కొన్నీ లైక్ సంక్రాంతికి ఇంకా కొన్ని ఆటలాడుకు జల్లికట్టు లాంటివి అంటే మన దగ్గర అంత సంఘం ఆంధ్రప్రదేశ్లో కానీ తమిళనాడులో ఆడుకున్నంత కాకుండా చిన్న చిన్నగా చిన్న చిన్న పండగలు అని సంక్రాంతికి ముగ్గులు పోటీలు అంతా సంక్రాంతికి క్రికెట్ టోర్నమెంట్స్ అని చెప్పేసి కబడ్డీ టోర్నమెంట్స్ వాలీబాల్ టోర్నమెంట్సు ఇట్లాంటివి జరపడం వల్ల సమాజములో ఒక అవగాహన వస్తుంది ఆటలలో కూడా మంచి మంచి స్థాయి ఉంటుంది మంచిగా ఎదగవచ్చు పిల్లలకి ఇందులో కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మనకున్న రాజకీయ నాయకులు కానీ లీడర్స్ కానీ వాళ్ళు వీళ్ళు ప్రోత్సహించడం తెలంగాణ గవర్నమెంట్ కూడా తెలంగాణ ప్రతీ ఇంటికి ప్రతీ ఊరికి ఒక కిట్టు లైక్ క్రికెట్ కిట్టు అనేది వాలీబాల్ కిట్టు కావలసిన చిన్న చిన్న ప్లే గ్రౌండ్సు కానీ ఇంకా ఇన్డోర్ గేమ్స్ చెస్ క్యారమ్ బోర్డు ఇట్లాంటివి అన్ని గేమ్స్ అన్ని గేమ్సుల్లో ప్రోత్సాహిస్తూ మన తెలంగాణ యువతని ఒక స్థాయిలో ఒక ముందుండి నడిపించాల్సిన స్థాయిలో చూడాలని తెలంగాణ గవర్నమెంట్ ఆశ ఆశ్ర ఆశిస్తున్నది ఇంకొకటి వచ్చేసి దీనివల్ల మన కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే మన ఫిజికల్గా ఫిట్టుగా ఉండొచ్చు సమాజంలో మనకి ఇదొక బాండింగ్ లెక్క ఇదొక చదువు అనే కాకుండా ఇది కూడా ఒక బాండింగ్ కలిసి మెలిసి ఉంటున్నట్టు అవుద్ది ఇది కూడా ఒక రోల్ కీ రోల్ ప్లే చేస్తుంది మనకి మెయిన్గా వచ్చేసి ఇంకా కొన్ని టెంపుల్స్ కానీ ఇంకా అమీన్ అమీన్ మనకి ముఖ్యంగా వచ్చేసి మనకి సంగారెడ్డి జిల్లాలో ఉన్నది ఏంటంటే అమీన్ పూర్ సరస్సు అమీన్ పూర్ సరస్సు వచ్చేసి మన ఎప్పుడంటే దాదాపు పదిహేను వందల యాభై నుంచి పద్దెమిది ఎనభై మధ్య ఇబ్రహీం కుతుబ్షా గారు ఈయన ఈయన గారు అప్పట్లో తే హైదరాబాద్ని ఒక ప్రిన్స్లీ స్టేట్గా ఉన్నప్పుడు అప్పడి నుంచి పరిపాలిస్తున్న రాజు అతని క్రింద పనిచేస్తున్న అటువంటి అబ్దుల్ ఖదీర్ అమీన్ ఖాను ఈయన ఫస్ట్ టైం ఒక వాటర్ బాడీని అంటే మ్యాన్ మేడ్ లేక్ అన్నమాట అంటే మనిషి చేతులతోనే సృష్టించబడిన లేకు అది మాములుగా న్యాచురల్గా ఏర్పడ్డ లేక్ కాకుండా మనిషి తన అవసరాలకు తనకి కావలసిన పూలతోట కానీ అక్కడ కావలసిన ఏదైనా ఇరిగేషన్ ఏమైనా ఫెసిలిటీస్ కోసం కట్టుకున్న అమీన్ పూర్ లేక్ మన తెలంగాణా మన తెలంగాణలోనే కాకుండా మన భారతదేశంలోనే ప్రఖ్యాతి పొందిన ఒక మంచి గుర్తింపు పొందిన లేక్ ఇది అమీన్ పూర్ లేక్ అమీన్ పూర్ లేక్ ఎక్కడ ఉందంటే మనకి హైదరాబాద్ నుంచి నార్త్ వెస్ట్ సైడ్ బోతుంటే మన ఇంతకు ముందు వచ్చేసి మెదక్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు ప్రజంట్ ఉన్న మన సంగారెడ్డి డిస్ట్రిక్లో ఉంటుంది ఇది మన మన కోసం మన అవసరాల కోసం కట్టుకున్న సరస్సు ఇది ఇది ఇది ఎప్పుడంటే దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం కట్టించిన లేక్ మన ఇది మొదటిసారి వాటర్ బాడీ రెండు వేల పదహారులో తెలంగాణ గవర్నమెంట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ క్రింద రెండు వేల పదహారులో దీనికి గుర్తింపు తెచ్చింది ఇది దీనికి ఎట్ల బయోడైవర్సిటీలో ఎందుకంటే మనకి రెండు వేల రెండులో బయోడైవర్సిటీ యాక్ట్ పాస్ అయింది దాని ద్వారా మనం ఏదైనా వాటర్ బాడీస్ కానీ ఇట్లాంటి నేషనల్ పల్స్ కానీ ఇంకా ఇంకా వచ్చేసి మనం వైల్డ్ లైఫ్ సాంచ్యుయరీస్ కాని ఇంకా అటు ఇట్లాంటివి చిన్న చిన్న కొన్ని హెరిటేజ్ ప్లేసులని గుర్తించి వాటిని ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ అక్కడున్న ఫ్లోరా ఫోనాని మనం కాపాడుకుంటూ ఈ బయోడైవర్సిటీ యాక్ట్ పాస్ చేయడం జరుగుతుంది దీని క్రింద ఈ ప్రజంట్గా ఉన్న అమీన్ పూర్ సరస్సు దీని క్రింద తెలంగాణ గవర్నమెంట్ గుర్తించి దీనికి సబ్ ప్రొటెక్షన్ కానీ ఇక్కడ ఉన్న కో కొన్ని బర్డ్స్ ఉంటాయి కదా అవి వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి తరలివచ్చి ఎక్కడికి వచ్చి ఈ బ్రతుకుతూ ఉంటాయి నీళ్ళు త్రాగి అంటే సీజన్ బట్టి ఒకొక్క సీజన్లో ఇప్పుడు మనం ఆస్ట్రేలియా నుంచి కానీ ఏకంగా నార్త్ ఈస్ట్ లైక్ మిడిల్ ఈస్ట్ నుంచి కొన్ని పక్షులు వచ్చి ఇక్కడకి వచ్చి కొన్ని సీజన్ బట్ సీజన్ బట్టి ఇక్కడికి వస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చి మనకి దుర్గా దుర్గా దుర్గాదేవి ఆలయం దుర్గా శ్రీ దుర్గాదేవి ఆలయం ఇది మనకి సంగారెడ్డిలోనే చాలా ఫేమస్ దీన్ని ఏమని అంటారంటే ప్రపంచంలోనే సెకండ్ పెద్ద దుర్గాలయం అనే అంటారు ఇక్కడున్న మన దుర్గాలయం ఇది ఎక్కడ ఉందంటే భవాని మాత టెంపుల్ ఎక్కడ అంటే అస్మయి అస్మయి ఖాన్ పేటలోని సంగారెడ్డి డిస్ట్రిక్లో ఉంటుంది మన సంగారెడ్డి డిస్ట్రిక్లోనే దీనికి దీనికి ప్రత్యేకత ఏంటంటే మనము మనకి తమిళనాడు లేవని కానీ అక్కడ కొన్ని ఉంటాయి కదా ఏకరాయి శిల్పమని చెప్పేసి ఒక్కటే రాయితోని చెక్కబడిన దుర్గాదేవి దు మాత దుర్గాదేవి గారి శిల్పం ఇది ఒకటే రాయితో చెక్కబడినది లైక్ ఇప్పుడు కొన్నేమో ఉంటాయి కదా స్టాట్యూస్లు కానీ అప్పట్లో టెంపుల్స్ కానీ యెల్లోరా రకం ఒకటే రాయితోని చెక్కబడిన టెంపుల్ దీన్ని దీన్ని హైట్ హైట్ వచ్చేసి దాదాపు పదిహేను అంగుళాలు పదిహేను ఫీట్లు ఉంటుంది దీని హైటు దీని ప్రత్యేకత వచ్చేసి రెండవ అతి పెద్ద దుర్గాదేవి స్టాచ్యూ మన ప్రపంచంలోనే ఇంకా మెయిన్గా ఆటలలో వచ్చేసి మా మకి యువత యువకులు చాలా యాక్టీవ్గా ఉంటారు ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు టెన్నిస్ జరుపుకుంటూ కొన్ని టెన్నిస్ నుంచి చాలా మందికి మనకి నేషనల్ లెవల్స్లో కానీ స్టేట్ లెవల్స్లో కానీ మనకి జడ్పిహెచ్ఎస్ స్కూళ్ళలోకెళ్ళి మనకి సెలెక్ట్ అయిన అన్నలు మన సీనియర్లు చాలా మంది ఉన్నారు ఇంకా సంగారెడ్డి జిల్లాలో మనకి దా దీనికి ముఖ్యంగా అడ్వాంటేజ్ ఏంటంటే దా ఇది హైదరాబాద్కి చాలా దగ్గరా లైక్ కొంచెం తక్కువ దూరంలో ఉంటుంది కాబట్టి ఏదైనా మనకి సెలక్షన్స్ లాగానే ఎక్కడైనా గేమ్స్ అవుతూ ఉంటాయి హైదరాబాద్కి వెళ్ళే ఛాన్సెస్ వీళ్ళకి జల్దినా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్నాము అనుకో అదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ అక్కడ వాళ్ళకి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది దూరం ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి ఆపర్చ్యునిటీస్ ఎక్కువ ఉండవు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఉన్న మెదక్ డిస్ట్రిక్లలోకి వెళ్ళి విడిపోయి సగం లైక్ మనకి తెలంగాణలోని డిస్ట్రిక్ట్ ఏర్పడ్డాక అందులో సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఏర్పడింది దీనికి చాలా ఇఫ్ లైక్ భవిష్యత్తు అని దీనికి చాలా ఆపర్చ్యునిటీస్ ఉన్నాయి ఎదగడానికి కానీ పిల్లలని ప్రోత్సహించడంలో కానీ స్కూల్స్ చదివించే స్కూల్లో కానీ ప్రతీ స్కూళ్ళలో అన్ని కిట్లు అనే గ్రౌండ్ గ్రౌండ్లు ఉంటూనే స్కూల్స్ పర్మిషన్ ఇవ్వడం ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి స్పోర్ట్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడున్న మన అరా నాయకులు కానీ ఇక్కడున్న కొన్ని కలెక్టరేట్ ఆఫీస్లలో కానీ స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇచ్చి దీనివల్ల మనకి చాలా ఉపకర స్పోర్ట్స్ అనే కాకుండా ఇక్కడ వచ్చేసి మనకి వినోద కార్యక్రమాలు సమాజ ఇది ఒక స్పోర్ట్స్ లేకా ఒక క్రీడా కా క్రీడా లేక చూడకుండా ఇది ఒక మన సంప్రదాయంలోనే ఒక భాగంగా చూసుకుంటూ ఈ మన సంప్రదాయంలో ఒక భాగంగా క్రీడలు ఆడుకున్న క్రీడలు చాలా మనకి జరుపుకునే క్రీడలు ఇట్లాంటివి చాలా ఉంటాయి మనం ఎట్లా అనుకుంటే ఉయ్యాల ఉయ్యాల అనేది మనం జరుపుకుంటాము ఇది ఎప్పుడంటే ఉగాది నాడు అని లైక్ కొన్ని కొన్ని పా దీపావళి రోజు మనం ఉయ్యాల వేసుకొని జరుపుకుంటాము అది ఒక ఆనందానికి అది అదీ ఒక ఆనందం అది ఒక మంచి హ్యాపీనెస్గా జరుపుకుంటాము ఇంకొకటి కొన్ని పండగలు ఉంటాయి లైక్ కబడ్డీ పండగలకి అన్ని పండగలకి అందరు వచ్చినపుడు జరుపుకునే కొన్ని పండగలు కబడ్డీ కానీ ఇట్లాంటి చిన్న చిన్న పండగలు కానీ ఇండోర్ గేమ్స్ కానీ చిన్న మనము అష్టాచెమ్మా ఆడుకున్నా కానీ అది ఆనందాన్నిచ్చే పండగ లేక జా మనకు అందరం కలిసి ఉన్నపుడు తాతమ్మ అమ్మమ్మ నాయనమ్మ వీళ్ళు అక్క వాళ్ళు అన్నలు తమ్ముళ్ళు బాబాయ్లు అందరు కలిసినప్పుడు ఈ చిన్న చిన్న పండగలైనా కానీ చాలా తృప్తిని ఇస్తాయి చాలా ఆనందాన్ని ఇస్తాయి దీనివల్ల మనం కలిసి మెలిసి అన్ని కుటుంబాలవారు కానీ మన దగ్గర ఉన్న రిలేషన్ అన్నీ కలిసి ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి